నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం అందులో టమాటాలు ఎర్రగడ్డలు అన్ని వేయించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ టమాటాలు తరిగుకొని ఎర్రగడ్డ తరుగుకొని వెల్లుల్లి అని వలుచుకొని దాన్ని బాగా దంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ కడాయి పెట్టి అందులో నూనె పోయాలి నూనె పోసి ఆవాలు అవి వేసుకోవాలి ఇవి వేసుకొని టమాటాలు ఎర్రగడ్డలు రెండు ఒకేసారి వేసి బాగా కలబెట్టాలి మేము చాలా తక్కువగా అల్లం పేస్ట్ యూస్ చేస్తాం ఎందుకంటే మా ఇంట్లో అందరికీ గ్యాస్ ట్రబుల్ కాబట్టి దాని వల్ల ఎక్కువగా మాకు గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఉండడానికి చూసుకుంటాము టమాటాలు బాగా టమాటాలు ఎర్రగడ్డలు బాగా వేయించుకున్న తర్వాత మిరప్పొడి ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియా ఒక స్పూన్ పసుపు పొడి అన్ని వేసుకొని బాగా కలయపెట్టుకొని బాగా టమాటాలు ఎర్రగడ్డలు వేగేంత వరకు ఉండాలి వేగిన తర్వాత మిరప్పొడి వేసి దాని తర్వాత ధనియం పొడి బాగా వేసి కలయపెట్టాలి దాన్ని మనకి నచ్చితే మనకి శనగపప్పు బాగా వేయించుకొని దాని మీద ఉండే పొట్టంతా తీసేసి దంచి దాంట్లో వేసుకొని గుత్తి వంకాయ కూరలాగా చేసుకోవచ్చు కారపులుసులాగా కూడా చేసుకోవచ్చు అలానే వంకాయ ఫ్రై బాగుంటుంది కర్రీలోకి అని లేకుంటే బాగా వేడివేడి వైట్ రైస్లోకి వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది అలాగే నెయ్యి వేసుకొని తినడం మంచిగా ఉంటుంది హెల్తి ఫుడ్ కూడా వంటల్లో అంటే అతి తక్కువగా మా ఇంట్లో వీళ్ళంత మా ఇంట్లో వాళ్ళు చు తినేదైతే వంకాయ బట్ నాకంటే చాలా ఇష్టం వంకాయ బాగా తిం తింటూ చేసుకుంటాను నేను మునగాకు అండ్ హెల్దీ ఫుడ్ బాగా తీసుకోవా తీసుకుంటాను ప్రెగ్నెంట్ టైంలో మునగాకు తీసుకోవడం వల్ల మంచి హెల్తి ఫుడ్ అని డాక్టర్స్ చెప్పారు దానివల్ల మా ఇంట్లో తరచు మేము మునగాకు ఫ్రై చేసుకుని తింటాం బిర్యానీ వీక్లీ వన్ టైం బిర్యానీ చేసుకుంటాం అందులో కూడా మేము అల్లం అల్లం అనేది తక్కువగానే వేసుకుంటాం మసాలాస్ అన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తింటారు మా వాళ్ళు చికెన్ కానీ మటన్ కానీ అన్నీ బాగానే ఉంటుంది వంటకాలు అంటే ఎవరికి నచ్చకుండా ఉంటుంది అంతా నచ్చే ఉంటాయికదా అలాగే ఈవినింగ్ టైంలో మేము చపాతి కుర్మా అంటే ఆలు కుర్మా ఉర్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిర్చి టమాటా లైట్గా ఒక కాయి లేకుంటే రెండు పండ్లు బాగా వేయించుకొని దాన్ని కుర్మాలాగా చేసుకొని సాయ ఈవినింగ్ టైంలో తింటాము మధ్యాహ్నంలో సంగటి కానీ లేకుంటే పప్పు అవి బాగా ముద్దగా పెట్టుకొని తింటారు మా పెద్దలు మేము అవే కంటిన్యూ చేస్తాం మార్నింగ్ టైంలో టిఫిన్ దోస చట్నీ సాంబార్ అలా చేసుకుని తింటాం ఏమి తిన్న సండే అయితే కంపల్సరీ నాన్ వెజ్ అనేది ఉండాలి నాన్ వెజ్ అనేది కంపల్సరీ కాబట్టి ఎవరీ సండే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తీసుకుంటారు మేము కూడా నాన్ వెజ్ తీసుకుంటాము నాన్ వెజ్లోని ఎక్కువగా మనం యూస్ చేయాల్సింది మసాలా ఐటమ్స్ అంటే వయసు మంచిగా వయసు ఉండేవాళ్ళు మసాలా ఐటమ్స్ తినచ్చు కొంచెం ఏజ్ ఎక్కువ ఉండేవాళ్ళు మసలు ఐటం కట్ తగ్గించుకోవాలి ఎందుకంటే గ్యాస్ ట్రబుల్స్ అవి వస్తాయి కాబట్టి నాన్ వెజ్ తినడంలో మంచి హెల్దీ ఉంటుంది కొన్ని కొన్ని ఫిష్ అయితే బాగుంటుంది ఫిష్లో కూడా హెల్తీ ఫుడ్డే ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చేసుకునే వంట మనం తినే ఫుడ్ బట్టి మన బేబీ గ్రోత్ అనేది కూడా జరుగుతుంది అండ్ చేపలు తినడం వల్ల మంచిది మా ఇంట్లో అందరు చికెన్ మటన్ తెచ్చుకొని తింటే నేను వరకు చేపలు తీసుకొని తింటాను ఎందుకంటే నాకు చేపలు అంటే చాలా ఇష్టం కర్రీస్ ఏదైనా పర్లేదు కూరలు అనేది ఏదైనా తింటాము మేము వంకాయ కూర కానీ పప్పు కానీ ఆకుకూరలు లేకపోతే బెండకాయ కర్రీ లేకపోతే